ఉదయాన్నే సూర్య కిరణాలు కళ్ళపై పడితే కంటి నాడులు ఉత్తేజితమవుతాయి సహజమైన సూర్యకాంతి కంటి ముక్కులోని కణాలను ఉత్తేజితం చేస్తుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది ముఖ్యంగా పిల్లల్లో మయోపియా నివారణకు ఉదయపు సూర్యకాంతి మేలు చేస్తుంది విటమిన్ డి ఆరోగ్యకరమైన ఎముకుల కోసం చాలా ముఖ్యం మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి సూర్యకాంతి వల్లే జరుగుతుంది విటమిన్ డి తక్కువగా ఉంటే ఎముకలు బలహీనంగా మారుతాయి మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది సూర్యకాంతి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది అలసట నిరుత్సాహం తగ్గి మానసిక ఉల్లాసం పెరుగుతుంది ప్రత్యేకంగా చలికాలంలో సూర్యకాంతి తక్కువగా లభించడంతో సీజనల్ అఫెక్టివ్ డిసార్డర్ అనే మానసిక సమస్య ఎదురవుతుంది సూర్యకాంతి శరీర జీవన రిధంని నియంత్రించి మంచి నిద్రకు సహాయపడుతుంది ఉదయం సూర్యకాంతిని చూడడం వలన వెెలటోనిన్ హార్మోన్లోకి వస్తుంది ఇది మంచి నిద్రను తెప్పిస్తుంది సూర్యకాంతి వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదల అవుతుంది ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది రక్త ప్రసవరణ మెరుగుపడి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది విటమిన్ డి వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని రోగాలను ఎదుర్కొనేలా చేస్తుంది క్రమం తప్పకుండా సూర్యకాంతి పొందడం వల్ల సాధారణ జలుబు ఫ్లూ వంటి వ్యాధులు ప్రభావం తగ్గుతుంది సూర్యకాంతి చర్మానికి నాచురల్ థెరపీ లాంటిది సూర్యకాంతి కొన్ని చర్మ రుగ్మతలు నివారించడంలో సహాయపడుతుంది అయితే అతి ఎక్కువసేపు కఠినమైన సూర్యకాంతికి గురి కావడం చర్మం దెబ్బ తినడానికి కారణం కావచ్చు ఉదయం సూర్యకాంతి మెటబోలిజం పెంచుతుంది ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది సూర్యకాంతి మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సమతుల్యం చేసి మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది సూర్యకాంతిని ఎలా ఎంతసేపు పొందాలి అనేది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సూర్యకాంతి పొందడం అత్యుత్తమం రోజుకి పది నుంచి పదమూడు నిమిషాలు ముప్పై నిమిషాలు సూర్యకాంతిని పొందడం సరిపోతుంది చేతులు కాళ్ళు ముఖం లాంటి భాగాలను సూర్యకాంతికి గురి చెయ్యాలి కలుషిత వాతావరణం లేకుండా స్వచ్ఛమైన ప్రదేశంలో సూర్యకాంతిని పొందడం ఎక్కువ లాభం సూర్యకాంతి శరీర ఆరోగ్యానికి మానసిక స్థితికి కంటి చూపుకు నిద్రకు మరియు రోగ నిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది అయితే మితంగా మాత్రమే సూర్యకాంతి పొందాలి ఉదయపు సూర్యకాంతి మంచిది మధ్యాహ్నపు సూర్యకాంతి అధికంగా తీసుకోవడం హానికరం